భారతదేశంలో చాలా ఇష్టమైన రాష్ట్రం ఎందుకు ఇది చెప్పాలంటే చాలా సింపుల్ క్వశ్చన్ ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఖనిజ సంపద ప్రపంచ దేశాల్లో మరెక్కడా లేదు అంత ఖనిజ సంపద ఉన్న దేశం మన భారతదేశం ఎందుకంటే చాలా ఏళ్ళు బ్రిటిషర్లు మన దేశాన్ని పరిపాలించిండ్రు ఇక్కడ దొరికే ఖనిజ సంపదలను స్పీషస్ని వాళ్ళ దేశానికీ చాలా చాలా అంటే చాలా తరలించి అక్కడ వాళ్ళు వాళ్ళ దేశం చాలా డెవలప్ చేసుకున్నారు దాని తర్వాత పంతొమ్మిది వందల నలభైయేడులో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశంలో మన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన దేశాన్ని అభివృద్ధి చెందిండు ఇక్కడ దొరికే కి సంపద గనులలో దొరికే బొగ్గు ప్రపంచ దేశాలకి అందించి అక్కడ మనకంటూ ప్రఖ్యాతి కాంతిని పొందించిన ఆ ఘనత మన భారతదేశానిది మన దేశాల్లో చెప్పాలంటే ప్రతి సంవత్సరం ప్రతి కొన్ని వందల వేల టన్నులు కొద్ది పంట ఎగుబడి దిగుబడి జరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ దొరికే నీరు పుష్కలంగా ఉంటుంది గాలి ప్రతి పండు దాని మీద ఎట్లా అంటే మన దేశం ప్రతీ ఒక్కటి దాన్ని వారసత్వంగా పొందుతుంది కాబట్టి అంత పుష్కలంగా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి మన దేశం ప్రపంచ దేశాల్లో మూడో అతిపెద్ద ఆర్థిక రాజ్యాంగం కలిగి ఉన్న దేశం మన భారతదేశం నాకు బాగా నచ్చిన రాష్ట్రం ఏదంటే జమ్మూ కాశ్మీర్ ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా మంచి ప్రదేశం ఉంటుంది మనం మన దేశానికి ప్రతీ ఎక్కువ ఆపిల్స్ దొరికే రాష్ట్రం కుడా మనము కాశ్మీర్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ జీవించే ప్రజలు కానీ ఇం ఇండో పాక్ వార్ కూడా జరిగింది ఆ ప్రదేశంలోనే ఎందుకంటే మన భారతదేశం అప్పట్లో చాలా అంటే చాలా వార్లు కానీ లేకపోతే యుద్దాలు జరిపి మన దేశాన్ని మనకి అని చూసారు ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది తెలంగాణలో బొగ్గు గనులకి నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో జన జల వనరులకి నిదర్శనం అలా మన కర్ణాటక పోతే కర్ణాటక నుంచి బ్రెజిల్కి నల్ల బంగారం అంటే కోల్ బ్లాక్ కోల్ కొద్ది టన్నుల కొద్దీ బ్లాక్ కోల్ అక్క ఆ మన దేశం నుంచి అక్కడకి పోతుంటుంది దాని ద్వారా ఏమవుతుంది అంటే మన దేశ ఆర్థికంగా మన దేశం బలపడుతుంది దీనిద్వారా మనకేమయితదంటే ప్రతి ఒక్కటి అందుతుంది ఎడ్యుకేషన్ కానీ ఫుడ్డు కానీ దాని వల్ల మనము కానీ మన భావితరాలు కానీ చాలా అంటే చాలా ముందడుగు వెయ్యొచ్చు మన తెలంగాణ రాష్ట్రమైన ఈ మన తెలంగాణలో దేనికి డోకా ఉండదు రీసెంట్గానే పెద్దపెద్ద ఐటీ కంపెనీలు డెవలప్ అవుతున్నాయి మన రాష్ట్రంలో జల వనరులకు ఏ డోకా లేకుంటది కాళేశ్వరం మన దేశంలోనే అతి పెద్ద రెండో రి రియేషనల్ ప్రాజెక్టుగా రీసెంట్గా రీసెంట్ టైంలోనే ఓపెన్ అయింది ఇది ఎందుకు మన దేశమే అంటే మనం పండించిన పంటను మనమే కొనుక్కొని మనమే దిగుబడి చేసుకుని మనం అతి పెద్ద రాజ్యాంగం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మన దేశం తీర్చిదిద్దుకునే ఒక పునాది మన దేశంలో చెప్పాలంటే చాలా అంటే చాలా ఖనిజ సంపదలు ఇంకా వెలికి తీసే పనిలో మన దేశ శాత్రవేత్తలు కానీ మన దేశ రైతు మన దేశానికి వెన్నెముక అంటాం ఎందుకోసం అంటే దీని ద్వారానే మనదేశము ముందరకి పోవాలంటే ఇదొక పునాదిలాగా చెప్పుకోవచ్చు మన దేశ ఖనిజ సంపదలు వేరే దేశాలకు పోకుండా మన దేశం ఆర్థిక వ్యవస్థలో చాలా అంటే చాలా బలోపేతం చేసుకోవడానికి ఇదొక నిదర్శనం మన రాష్ట్రంలో పండే ప్రతీ పంట మన రాష్ట్ర ప్రభుత్వం కొని మళ్ళీ మనకి ఎగుమతి దిగుమతి చేస్తుంటుంది దాని ద్వారా ఏమైతుంది అంటే మనకే చాలా లాభాలు వచ్చి చాలా నష్ట నష్టపోయే రైతుల కూడా ఆదుకోవడానికి మా చాలా మంచిగా ఉంటుంది మన కా కాశ్మీర్ చూసుకున్నాం అనుకో ఆపిల్స్కి నిదర్శనమని అంటాం ఎందుకంటే అక్కడ చాలా అంటే చాలా ఆపిల్ పండు పండుతాయి ఎందుకంటే కూల్ అక్కడ మొత్తం చలిప్రదేశం ఉంటుంది కాబట్టి నువ్వు కాశ్మీరు రాష్ట్రం మొత్తం ఎక్కడ తిరిగి చూసినా ఎంత అంటే అంత మంచు ఏడ దోర్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ మంచు మన దేశం మొత్తంలో ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ మొత్తం మంచు కాశ్మీర్లోనే పడుతుంది అంత చలిప్రదేశం అయినా అక్కడకు పోయి అంత ట్రిప్పులు తిరగాలన్న ఆసక్తి ఎందుకుంటది అంటే ఎత్తయిన పీఠభూమి మీద ఉంటుంది మన దేశంలో ఏదైనా పక్కెనకాలే దగ్గరుంటే అదొక్కటే ఎత్తయిన పీఠబీ పీఠభూమి మీద ఉంటుంది దానిద్వారా ఏమైతదంటే ప్రతి ఒక్కరు అక్కడ ఆ ఆర్థికంగా బలపడనీకే ముందస్తు భద్రత తీసుకొని అక్కడికి ఇంకొక స్టెప్పు ముందరకు వేసే పనిల మన దేశ రాజ్యాంగ శాస్త్రవేత్తలు కానీ వాళ్ళూ వీళ్ళు కానీ ముందరకి వెళ్తారు మన దేశంలో చెప్పాలంటే ఇలా ఇలా అని ప్రతీ రాష్ట్రంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు తీసి మన దేశమే ప్రపంచస్థాయిలో ఒక ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఏడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మార్చిందంటే దీనికి కారణం ఉదాహరణ దాని వల్లనే వచ్చిందని నేను బాగా నమ్ముతున్నా బలోపేతమైతుంది